గాయకుల అత్యంత సాధారణంగా చేసే పొరపాట్లు ఏమనగా కంపొజిషన్ను అర్థం చేసుకోకపోవడం అదేవిధంగా అంటే ఒక గాయకుడు ఒక పాటను పాడడానికి ముందు అతను అతను ఏ విధంగా అంటే ఒకా పాట యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవాలి కంపొజిషన్ను అర్థం చేసుకోకపోతే గాయకుడు సరైన టోన్ టైమింగ్ మరియు భావోద్వేగాలను సృష్టించలేక పోవచ్చు అదేవిధంగా సరైన శ్వాస కోశం లేకపోవడం అదేవిధంగా అది ఎలా అంటే శ్వాస కోశాన్ని ఉపయోగించకపోతే అతను ఆ పాటను సరైన శక్తి సామర్థ్యంతో పాడలేకపోవచ్చు అదేవిధంగా సరైన ఫోర్ మన్స్ టెక్నిక్ను ఉపయోగించకపోవడం అతను ఆ పాటను సరైన శబ్దం మరియు స్థిరత్వంతో పాడలేక పోవడా పోవడనమాట ఆరోగ్యంగా లేకపోవడం వల్ల కూడా స్థిరత్వంతో పాడలేక పోతాడు ఈ విధమైన వాటిని వాటిని ఎలా నివారించొచ్చు అంటే ఆరోగ్యపరమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తగినంత నిద్రపోవడం శ్వాస కోశం మరియు ఫార్మాడిక్ టెక్నిక్స్ను శిక్షణ పొందడం పాటను మరింత వినడం విని సమయం కేటాయించి దాన్ని కంపోజిషన్ అర్థం చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు